ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే కొన్ని రాాజరికాలు అప్పటి పరిస్థితులు వాటి నుండి కొన్ని ఇబ్బందికరమైన పోకడలో నమూనాలు కూడా ఉద్భవించాయి ముఖ్యంగా జమీందారి కాకతీయ రాజవంశం బియ్యం గురించి ఇటువంటి కొన్ని అంశాలు ఈ చరిత్ర నుండి బాధాకరమైన అంశాలుగా చరిత్రలోనే మిగిలి ఉన్నాయి ఈ ఇటువంటి పోకడలని సమాజం హర్షించకూడదని నా భావన